నేను ఇటీవలె మీ రెస్టారెంట్ నుంచి స్విగ్గి ద్వారా కొన్ని వంటకాలు ఆర్డర్ చేశాను నాకు ఆర్డర్లో మరొక వంటకం జోడించాలనుకుంటున్నాను అది ఒక జ్యూస్ మీ రెస్టారెంట్లో ఏ ఏ రకాల జ్యూస్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను మరియు వాటిలో నాకు నచ్చింది ఒకటి నేను ఆర్డర్ చెయ్యాలి అని చేప్పి అనుకుంటున్నాను దయచేసి మీ మెనులో ఉన్న జ్యూస్లు నాకు చెప్పగలరా నేను ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లను ఇష్టపడతాను ఉదాహరణకు నారింజ యాపిల్ పుచ్చకాయ లేదా ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ పండ్ల జ్యూస్ మరియు పండించే వివిధ రకాలలో ఒకటి నాకు ఏదైనా మంచి బాగా నప్పుతుందో ఆధారంగా నేను ఒకటి ఎంచుకుంటాను లేదా కూల్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయో అని చెప్పి మీరు నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఏమి ఎంచుకోవాలో ఆలోచించి నేను మీ రెస్టారెంట్ నుంచి ఇంకొక ఆర్డర్ చెయ్యాలని చెప్పి ఆశపడుతున్నాను